నేను మేము ఏంటంటే ఇల్లు మొన్న రీసెంట్గా మారాము టూ డేస్ అయ్యింది కానీ అక్కడ మా పాత ఇంటి కాడ నుంచి కొత్త ఇంటికి ఇల్లు సర్దడానికి నేను పడిన తిప్పలు అంతా ఇంతా అయితే కాదు ఎందుకంటే అది సర్దడానికి పొద్దున్న ఎన్నింటికి ఎనిమిదింటికి స్టార్ట్ చేస్తే మేము సర్దడం అయ్యేసరికి నైట్ పదకొండు అయ్యింది ఇంకా మంచం బ్యాలెన్స్ ఉండిపోయింది మంచము వచ్చేసరికి ఎల్లుండు అదే నిన్న సర్దాము నిన్న సర్ది కంప్లీట్ అయ్యింది మొత్తం ఇంకా ఫ్యాన్ అవన్నీ బిగిచ్చాల్సి ఉంది ఎలెక్ట్రీషియన్ వస్తే బిగిద్దామని చెప్పి ఆగాం కానీ ఆ ఎలక్ట్రీషియన్కు ఫోన్ చేస్తే ఇప్పటి వరకూ లిఫ్ట్ చేయలేదు ఆయన ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు ఫ్యాన్ లేకపోవడం నైట్ నిద్ర కూడా పట్టలేదు నైట్ ఇంకా ఏసీ కూడా బిగించాలి ఎలెక్ట్రీషియన్ పిలిస్తే ఆయన అన్ని చేస్తారు అని చెప్పి చెప్తే ఇంకా సరే అని ఆయన కోసం వెయిట్ చేస్తే ఇంతవరకూ ఆయన రాలేదు ఇంకా దోమలు కూడా బాగా కుడుతున్నాయి ఫ్యాన్ లేకపోవడం వల్ల అదికూడా ఇది వింటర్ సీసన్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నాయి దోమలు ఇంకా ఏంటంటే ఇంట్లో ఎవ్వరో లేకుండా మాదొచ్చే సరికి డబల్ బెడ్ రూమ్ హాల్ కిచెన్ వరండా పెద్దగా ఉండిద్ది సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఎవరూ లేకుండా నేనొక్కదానినే ఉండడం ఎలోన్గా అనిపిస్తుంది భయంగా ఉంది కూడా ఇంకా ఏంటంటే డబల్ బెడ్ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయ్యేసరికి బాత్రూమ్స్ పక్కనే ఉండడం వల్ల ఏమో కానీ దోమలు అయితే బాగా వస్తున్నాయి దోమలు బాగున్నాయి ఇక్కడైతే నాకైతే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది దోమలు కుడుతున్నాయి బాగా అస్సలు ఈ దోమలు ఏంటంటే ఎంత సాంబ్రాణి స్లీప్ వెల్ వెలిగించాను దోమలు పోవడానికి అయినా సరే అవి పోవట్లేదు ఆ దోమలు మొత్తం

సో మాకైతే ఇక్కడ చాలా అంటే చాలా కొంచెం కష్టంగా ఉంది ఫస్ట్ రీసెంట్గా కాబట్టి వచ్చింది అడ్జెస్ట్ అయ్యేంత వరకూ కొంచెం కష్టంగా ఉండిద్ది అని చెప్పి అనిపించింది కాకపోతే ఇల్లయితే చాలా బాగుంది కా ఇంకా ఈ ఇంటికి సీలింగ్ అంతా కూడా బాగా వేశారు కలర్ కాంబినేషన్ కూడా బా ఇచ్చారు కృష్ణ బ్లూ కలర్ ఒకటి స్కై బ్లూ ఒకటి ఇంకొకటి స్కై బ్లూలోను వైట్ మ్యాచింగ్ అయ్యేటట్టు గ్రీన్ వైట్ అయ్యేటట్టు ఒక రూమ్లో ఏమో గ్రీన్ వైట్ ఒక రూమ్లో అయితే బ్లూ వైట్ ఇంకో రూమ్లో అయితే కృష్ణ బ్లూ వైట్ ఇచ్చారు సో అయితే ఇంటి ఫర్నీచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అక్కడ కబోర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ర్యాక్స్ అలాగే ఇల్లు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేనైతే ఈ ఇల్లు ఇళ్లైతే చాలా అయితే చాలా బాగుంది దోమల వల్లే కొంచెం ఇబ్బందిగా ఉంది దానికి కూడా ఏమైనా పరిష్కారం ఉంటే బావుండిద్దని నేననుకుంటున్నాను